నేను అమెజాన్ నుంచి కొన్న దుస్తువులు నాణ్యతలోనూ ఫిట్నెస్లోను నా అంచనాలు మించాయి ఈ మంచి అనుభవం వల్ల భవిష్యత్తులో అక్కడ నుండి మరిన్ని దుస్తువులు కొనాలి అనిపిస్తోంది నేను ఇచ్చే రేటింగు